నాకు ఇష్టమైన రన్నింగ్ రూట్లు ఉన్నాయి కాకపోతే నేను రోజూ వెళ్ళను నాకు త్వరగా ఉదయాన్నే మెళుకువ వచ్చినప్పుడు నేను నా స్నేహితులు ఫోన్ చేసి మేమందరం కలిసి వెళ్తాము నాకు నచ్చిన రన్నింగ్ చేయడానికి రూట్ అంటే బెంజ్ సర్కిల్ ఒకటి అలాగే మేమున్న ప్రాంతానికి దగ్గరలో ఒక ఫ్లాట్లు అనేవి తీయడం జరిగింది అందులో మేము ఒకా పది రౌండ్లు అనేవి వేయడం జరుగుతుంది ప్రతీరోజు ప్రతీ రోజంటే మేము ఎప్పుడైతే లేచి అందరినీ లేపుకుని స్నేహితులతో వెళ్తాము ఆ రోజు కనీసం ఒక ఐదు రౌండ్లు వరకు వేసి అక్కడ వ్యాయామం లాంటివి కొన్ని చేయడం జరుగుతుంది నేను రన్నింగ్తో ఎవరితో వెళ్తానంటే నా స్నేహితులు ఉంటారు వాళ్ళ పేర్లు రాము ఒకళ్ళు వినయ్ ఒకళ్ళు అదే విధంగా ప్రశాంత్ అని ఒకళ్ళు ఇలా నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురితో కలిసి నేను ఉదయాన్నే రన్నింగ్ చేయడానికి వెళ్తాను ఇది ఎందుకంటే ఆరోగ్యాన్ని ఇంకొంచెం మెరుగుపరుచుకోవడానికీ మనకి సహాయపడుతుంది ఏదన్నా బరువే బరువు పెరుగుతున్నప్పు డైనా కానీ లేదంటే మన శరీరంలో ఉన్న బద్దకాన్ని పోగొట్టుకోవడానికి కానీ ఉదయాన్నే ఇలాంటివన్నీ చేస్తే కనుక మనకి బద్ధకం పోవడం లేకపోతే హుషారుగా ఉండడం రోజంతా మంచిగా మన పని మనం చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తాము చెప్పాను కదా నాకు ఇష్టమైన రన్నింగ్ రూట్ అంటే ఒకటి బెంజ్ సర్కిల్ దగ్గర పొద్దు పొద్దుగానే రోడ్ అనేది చాలా చూడడానికి చాలా బాగుంటుంది అదొకటి మళ్ళీ మా ఇంటి దగ్గరలోనే కొన్ని ఫ్లాట్స్ అనేవి వేశారు అదీ అలాగే పిల్లలు ఆడుకునే పార్క్లో కూడా చిన్న సర్కిల్ అనేది ఉంటుంది దాంట్లో కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము ఒంటరిగా అయితే ఎప్పుడు వెళ్ళలేదండి ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళినా కానీ నా స్నేహితులతో ఫోన్ చేసి వాళ్ళు కూడా రమ్మంటే వాళ్ళు కూడా వస్తారు కాబట్టి మేమందరం కలిసి ఎప్పుడూ వెళ్తూ ఉంటాం